ఆ రండి మ్యాడం కూర్చోండి అదే ఇప్పుడు మన వెంకటేశ్వర యూనివర్సిటీస్ అనేది చాలా వెనకబడి ఉన్నది ఈ ఒక వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతి అనేది మీరేంటి అంటే మీరేంటి అంటే ఈ రెండు వేల ఇరవై ఐదు కల్లా ఎట్టి పరిస్థితుల్లో మన వెంకటేశ్వర యూనివర్సిటీ అనేది ఎట్టి పరిస్థితిలో టాప్ టెన్ లో ఉండాలి రెండు వేల ఇరవై ఐదు కల్లా మన వెంకటేశ్వర యూనివర్సిటీ అనేది ఎట్టి పరిస్థితిలో టాప్ టెన్ లో ఉండాలి దానికి ఏమన్నా అలా రావడానికి ఏమన్నా చెయ్యాలా మీ కంటే ఏమన్నా ఆప్షన్లు ఉన్నాయ లేదా చెప్పండి మరి ఇంటర్వ్యూస్ వచ్చినపుడు ఎలా క్వాలిఫై చేశారమ్మ మీరు కనీసం మీరు ఒకసారేమన్నా వాళ్ళని వార్న్ చేసారా మీరు ఎడ్యుకేషన్ మీలో ఇంప్రూవ్ చేసుకోమని టీచింగ్ స్కిల్ మరి చేసినాగాని ఇంకా అలాగే ఉన్నాడంటే మీరు కంప్లైంట్ చేయాలి కదండి మ్యాడం మీరు అదికాదమ్మ మ్యామ్ ఇప్పుడు చాలా రోజులు అవుతుంది మనది చాలా పడిపోయి చాలా ఇయర్స్ అవుతుంది కదా మీరు అలా అంటున్నప్పుడు మీరు వార్న్ చేశాక ఒకటి మీరు వార్న్ చేసిన కాని వాళ్ళు ఇంకా అలాగే ఉన్నారంటే మీరైనా వాళ్ళని ఇమిడియట్ గా తియ్యాలి లేదంటే మీ పైనా మేమున్నాం కాబట్టి మీరు మాకన్నా కంప్లైంట్ చెయ్యాలి కదా మీరు మీరు డెసిషన్ తీసేసుకుని మీరు సరేలే చెప్పటం లేదు కదా అని వదిలేస్తే మీరు ఎలా కుదురుతుంది ఎప్పుడు చేస్తారమ్మా ఇప్పుడంటే వన్ మంత్ అయ్యింది అంతక ముందు స్టాఫు అదొకటేనా కంప్లైంట్స్ ఇంకేమన్నా ఉన్నాయ సరే దాని గురించి ఆలోచన చెయ్యండి మరి అవే మీరు అవే చూసుకోండి మ్యాడం మీరు మీకదే చెప్పేది ఇంకా అవి మేము వచ్చి చెయ్యం కదా కాలేజీ లో టెక్నాలజీ సంబంధించిన ల్యాబ్స్ అవి ఉంటే మేము వచ్చి ఇది బాగుచేయించాలి మేము వచ్చి ఇది బాగుచేయించాలి ఇంకా పర్సనల్ సెక్రటరీ ఉండి మీరెందుకు ఇంకా అవి మేము చూసుకునే పనులు అయితే కంపల్సరీ గా ఇంప్రూవ్మెంట్ రావాలి మాకు ఎట్టి పరిస్థితులో చెప్తున్నా కదా ట్వంటీ ఫైవ్ కల్లా మాకు ఎట్టి పరిస్థితులో వెంకటేశ్వర యూనివర్సిటీ అనేది టాప్ టెన్ లో ఎట్టి పరిస్థితులో ఉండాలి

సరే అయితే చెయ్యండి వన్ మంత్ లో నాకు రిజల్ట్ కావాలి ఓకే సరే మీరు వెళ్ళవచ్చు మ్యాడం